వినోద్ అప్లయెన్సెస్ స్టోరా మేడం నేను కొత్త ఇల్లు షిఫ్ట్ చే షిఫ్ట్ చేస్తున్నాను నాకు ఈ ఎల్జి కంపెనీలో టీవీ వాషింగ్ మెషిన్ ఏసీ ఫ్రిడ్జ్ కావాలి మేడం ఇవన్నీ ఉందా మేడం ఆహా ఫ్రంట్ లోడ్ కావాలి మేడం డబుల్ డోరే మేడం

ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కావాలి మేడం

ఆ ఓకే టూ టెన్ కావాలి మేడం రూమ్కి నా రూమ్ నా రూమ్కి అది కూడా ఫ్రీ ఇస్తారా మేడం టీవీ కూడా స్టెబిలైజరు డెలివరీ మేడం ఆ మ్యామ్ సర్వీస్ సెంటర్ ఎక్కడుంది మేడం పక్కనే ఉందా ఓకే మేడం నేను రేపు పది గంటలకి వస్తాను మేడం షోరూంకి ఇదే నెంబర్కి కాల్ చేస్తాను నేను ఓకే మేడం ఓకే మేడం